నాకు అన్ని కాలాల్లోకి ఇష్టమైంది ఏంటంటే బూర్లు బొబ్బట్లు అనేవి నాకు చాలా ఇష్టం అండి మా అమ్మగారు అయితే చాలా బాగా చేసేవారు వాటిని ముఖ్యంగా ఈ పప్పు అనేది ఉడక పెట్టి అందులో బెల్లం అనేది కలిపి బొబ్బట్లు అనేవి వేస్తే చాలా బాగుంటుంది బూర్లు కూడా మా అమ్మగారు అయితే క్రిస్పీగా వేస్తారన్నమాట అంటే పైన లేయర్ అంతా కూడా ఒక క్రిస్పీగా వచ్చేలాగా లోపల ఏమో సాఫ్ట్గా ఉండేలాగా వేస్తారు అది ఎక్కడా కూడా నాకు దొరకదు మా అమ్మగారు అలా చేస్తూ ఉంటారు అలాగే మా అమ్మగారు చేసేటటువంటి పులిహోరన్నా కూడా చాలా బాగుంటుంది పులిహోర బంగాళదుంప కూర అనేది కూడా నేను ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మా అమ్మగారిదే తింటూ ఉంటాను అన్నమాట బాగుంటుంది అది అయితే నాకు చాలా ఇష్టం